ఇప్పుడు ప్రా ఇప్పుడు కాలంలో అయితే నీటి కాలుష్యం వల్ల మనకి చెరువులు అనేవి కలుషితం అవటమనేది అయితే నేను చూసాను అదేంటంటే ఫ్యా ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఒక వ్యర్థ పదార్థాలు కెమికల్స్ ఇవన్నీ కూడా మనకి వాయు కాలుష్యమే కాకుండా నీటి కాలుష్యం కూడా చే చేస్తున్నాయి చాలా మటికి చేపల్లో ఉన్నటువంటి జాతులు అంతరించి పోవటం కూడా జరుగుతు ఉంటుంది ఎందుకంటే ఈ కాలుష్యం అనేది చేపల యొక్క ఆరోగ్యాన్నే కాదు అవి తినడం వల్ల మనకి మనుషులకి కూడా అనారోగ్య సమస్యలు అనేవి రావటం జరుగుతుంది ఈ కెమికల్స్ అనేవి వ్యర్ధాలు మనకి ఇక్కడ చెరువుల్లో అది కలవటం వల్ల అక్కడ చేపలనేవి చాలా మటుకు చచ్చిపోయాయి అనేసి నేను న్యూస్లో అది చూసాను ఇలాగ జరగటం వల్ల చేపల జాతే కాదు ఇంకా వీటివల్ల మనిష్య జాతి కూడా అంతరించి పోయే అవకాశముందని నాకైతే ఆందోళనగా కూడా ఉంటుంది దీన్ని మనము నివారించాలంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి చర్యలు గవర్నమెంట్ చాలా కఠినంగా ఏర్పాటు చేయటం అనేది జరగాలి అలాగే ఈ ఫ్యాక్టరీ వ్యర్థాలను కూడా ఇక్కడ చెరువుల్లోనికి వాతావరణంలోనికి కాకుండా ఎలాగ మనము నిలిపి వేయాలి అనేది కూడా మనకి పారిశ్రామిక వేత్తలు కూడా ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది